నమస్కారమండి ఆంధ్రప్రదేశ్లో ఏముంటుందండి అంటే కొత్తగా కొత్తగా మేం రావడం ఇక్కడికి

అంటే మరి ఉండటానికి కొంచెం ఉండటానికి సౌకర్యంగానే ఉంటాయా అండి

షాపింగ్ బట్టలు కొనుక్కునేది ముందుగా దుర్గ గుడికి వెళ్దామని అనుకుంటున్నామండి

ఎంత స ఎంత సమయం పడుతుందండి ఇక్కడనుంచి వెళ్ళడానికి

సరేనండి ఎంతా వెళ్దామండి ఓకే ఓకే సరే అండి